గుడ్ మార్నింగ్ సార్ మేము న్యూ అకౌంట్ తీసుకోవాలి సార్ మీ మీ బ్యాంకులో శ్రీకాకుళం సార్

తీసుకొచ్చాము అండి లేదు సార్ సాలరీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటున్నాము అవును సార్ గవర్నమెంట్ సాలరీయే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్

ఓకే సార్ నేను మళ్ళీ మనీ తెచ్చుకుని వస్తాను సార్ ఒక టెన్ మినిట్స్లో